నేను ఆడటానికి ఇష్టపడతాను చూడటానికి ఇష్టపడతాను కాకపోతే ఆట మీద ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాను మాస్ ఊళ్ళో మేము ఆడుకునే స్థానిక క్రీడలు ఏంటి అంటే క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ మాకు చాలా ఇష్టము బాస్కెట్బాల్ కంటే వాలీబాల్ కంటే ఎందుకు అనగా చిన్నప్పటి నుంచి దానికే అలవాటు పడ్డాము సంతోషంగా ఉంటుంది ఎక్కువ రన్నింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది బౌలింగ్ వేయడంలో ఉన్న టెక్నిక్స్ నేర్చుకోవడంలో కానివ్వండి లేకపోతే బ్యాటింగ్ చేసేటప్పుడు ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకోవడంలో కానివ్వండి చాలా ఇష్టపడతాము సో అందువలన మాకు ఏంటంటే క్రీడా రం క్రీడా రంగంలో అది అవుట్డోర్ క్రీడా రంగంలో స్థానిక క్రీడారంగంలో క్రికెట్ మాకు చాలా ఇష్టంగా ఉంటుంది